మేము మా పంటల ఉత్పాదకతను పెంచుకోవడానికి అనేక మెళుకువలు ఉపయోగిస్తాం వాటిలో కొన్ని కలుపు మొక్కలు తీయటం ఎరువులు వేయ్యటం కీటకాలు రాకుండా చూసుకోవటం కలుపు మొక్కలు తీయ తీయటానికి దగ్ ద్వారా ముఖ్య పంట బలంగా పెరుగుతుంది పంటకు కావాల్సిన ఎరువులు వేయ్యటం వలన అవి బలంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తాయి కీటకాలు మొక్కలను తినకుండా మందులు వేసి కాపాడతాం